హలో హలో చెప్పండి మ్యాడం నమస్తే చెప్పండి మ్యాడం

ఓకే మ్యాడం ఓకే మ్యాడం మీరు బీఈడి కంప్లీట్ అయింది అంటున్నారు కదా మ్యాడం దాంతో పాటు మీరు ఏ సబ్జెక్టు అనుకున్నారు ఈ హిందీ అనుకుంటున్నారు కదా ఎమ్ఏ చెయ్యండి ఎమ్ఏ లిటరసీ హిందీ చెయ్యండి తరువాత మనకి నెట్ స్లెట్ ఎగ్జామ్స్ రాసి కాలేజెస్లో గానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గానీ ట్రై చేయవచ్చు బీఈడి చేసి ఇప్పుడు ఎమ్ ఎమ్ఏ కట్టండి ముందు ఎమ్ఏ ప్రిపేరస్ అయ్యాకా మనకి అందులో తరువాత స్లెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే గవర్నమెంట్ సైడ్ అయినా ట్రై చేయవచ్చు ప్రైవేట్ కాలేజెస్లో అన్నా మనకి బోలెడు ఆపర్చునిటీస్ వస్తాయి అది హిందీ ఆ హిందీ అంటే మనం జూనియర్ కాలేజెస్ వాటిలో ట్రై చేయచ్చు ఎక్కువ లాంగ్వేజ్ సబ్జెక్టు ఉంటుంది కాబట్టి ఎమ్ ఎమ్ఎస్సి ఎమ్ ఎమ్ఏ ఎమ్ కామ్ కూడా చేస్తే బాగుంటుంది ఇప్పుడు రెండూ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా ముందు ఎమ్ఏ చేసి తరువాత స్లెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి ఇప్పుడు పీజి కోర్సెస్ రెండు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా మనకి ఫ్యూచర్లో కూడా మనకి ఇంగ్లీష్ ఉపయోగపడతంది కదా ఏదైనా మనకి ఇంగ్లీష్ హిందీ చాలా ఉపయోగపడుతంది హిందీ కన్నా ఇంగ్లీష్ కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంగ్లీష్ కూడా ట్రై చెయ్యండి ఓకేనండి ఓకే ఓకే